శ్రీకాంత ట్రావెల్సే కదండి నమస్తే అండి నేను అరకు ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నానండి మొత్తం కుటుంబంతో కలిపి మొత్తం ఆరుగురు ఉంటామండి చిన్నపిల్లలద్దరూ పెద్దవాళ్ళ నలుగురండి అది ట్యాక్సీ రేట్లు ఎలా ఉంటాయి చిన్నవి అయితే ఏంటి లేదంటే సిక్స్ సీటరు లేదంటే ఫోర్ సీటర్ అయితే ఎలా ఉంటుంది అది రేట్లు తెలుసుకుందామని వచ్చానండి మాలుగా ఎలా ఉంటాయండి ఫోర్ సీటరు ఫోర్ సీటర్ అయితే దగ్గర ఫోర్ సీటర్ అయితే సరిపోద్ది అంటారా లేదంటే కొంచెం ఒక నాలుగు రోజు ట్రిప్పు కదా మేమే డ్రైవింగ్ చేసుకుంటామండి ట్యాక్సీ డ్రైవర్ అక్కర్లేదు ట్యాక్సీ రెంట్ కింద తీసుకుంటాం ఇంకా అండ్ మాములుగా అయితే ఎంత అవుతుంది ఫోర్ సీటర్కి ఎలా అవుద్ది లేదంటే సిక్స్ సిక్స్ సీటర్ ఇన్నోవాలోకిె వెళ్ళిపోమంటారా లేదంటే ఫోర్ సీటర్లు నార్మల్గా చిన్న చిన్నవి ఉంటాయి కదా అది బెటర్ అంటారా పెట్రోల్ కూడా కలిసిస్తే బెటర్ కదండీ మళ్ళీ జర్నీలో ఇబ్బంది అవ్వకుండా మళ్ళీ ఏసీ కూడా పని చేయాలి మరి ఏసీ ఇబ్బంది రాకూడదు మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫుల్ కండిషన్లో ఉన్నదయితే నాకు బాగుంటుందండి ఇది సిక్స్ సీటర్ అయితే రెంట్ కొంచెం నేను స్టార్టింగ్లో యాప్ల్లో వాటిల్లో చూసినంత కాను రెంట్ డేకి రెండు వేలు అంటున్నాడండి అదే ఫో ఫోర్ సీటర్ అయితే ఒక పదిహేను వందలు అలా ఒక ఐదు వందలు తేడా వస్తుంది మీరు ఎంత చెప్తారో అని మీకు ఒకసారి కాల్ చేశాను ఇలాగా ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం నాకు డీటెయిల్స్ నాకు వాట్సాప్లో నాకు పంపించండి మొత్తం అన్ని డీటెయిల్స్ లేదంటే నాకు రికార్డింగ్ అన్నా చేసి పంపిస్తే మీరు బాగుంటుంది నేను ఏదోఒకటి తీసుకుంటానండి ఒక నాలుగు రోజులకి కావాలి నాకు